నమస్కారం చెప్పమ్మా

అవునమ్మా ఇక్కడ ఈ దారిలోనే ఉన్నాను ఏమి ఏమి ఏం కావాలి ఏమని అద్దె ఇళ్ళు ఏమైనా కావాలా అమ్మ

ఇద్దరు ఉండడానికి మీకు ఒక ఫ్లాట్ కావాలి అంటారా సింగిల్ బెడ్రూమ్ సరిపోతుందా అండి డబల్ బెడ్రూమ్ కావాలా అంటే మీకు అదే ఇండివిడ్యువల్ హౌస్లో ఉన్నాయండి అంటే ఇలా అంటే ఇండివిడ్యువల్ అంటే టూ స్టేర్ ఉంటాయి అంతే లేదంటే మీకు అపార్ట్మెంట్లో కావాలన్నా అపార్ట్మెంట్లోను ఉన్నాయి అపార్ట్మెంట్లో ఏంటంటే కొంచెం రెంట్ ఎక్కువ ఈ టూ స్టేర్కి త్రీ స్టేర్లు ఏంటంటే కొంచెం రెంట్ తక్కువ ప్లస్ ఏముంటాయి అంటే వాళ్ళకి మెయింటైన్ అదే మోటర్ బిల్లు కాని లేకపోతే వాటర్ బిల్లు అనేది కొంచెం సెపరేట్గా ఉంటుంది అంతే సేమ్ నేను మన దగ్గరలోనే ఉంటా ఇక్కడ ఇక్కడ ఉండేవి అయితే మీకు సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి అంటే ఒకటి ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూమ్ ఉంటుంది అలా మీకు అవి అవి వచ్చేసి ఐదు వేలు ఐదు వేల ఐదు వేల ఐదు వందలు అలా ఉంటాయి మీకు అదే అపార్ట్మెంట్లో కావాలి అనుకుంటే గనుక ఏడు వేలు వరుకు ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అయితే మీకు డబల్ బెడ్రూమ్ మీకు ఎక్కువ అయిపోతుంది అండి మీకు ఇద్దరే కదా ఎందుకు ఇద్దరు ఉండటానికి

అంటే ఇప్పుడే వస్తారా రేపు వెళ్దామా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళాలి కదా అని రేపు వచ్చారనుకో చూపిస్తానండి

అవునా ఇక్కడే పక్కనే ఉంది మీకు అవి సింగిల్ బెడ్రూమ్ చెప్పాను కదండీ ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉంటాయి అంతే ఐదు వేలు కాని ఐదు వేల ఐదు వందలు గాని రెండు మూడు ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది చూసుకుందురు దాంట్లో కమిషన్ కమిషన్ నాకు ఒక టెన్ పర్సెంట్ కమిషన్ అనేది ఉంటుంది అండి

సరే అండి ఉంటాను